మనకు కరోనా వచ్చింది ఎందుకు వచ్చింది కరోనా ఇట్లానే గలీజ్ గలీజ్ అవి ఇవి ఇట్లనే పారేసుకుంటూ బయట తిరుగుకుంటూ అట్లా మన మాస్క్ పెట్టకుండా అది ఇది చేస్తే మనకు కరోనా వచ్చింది అందుకోసం ఒకవేళ మనకు మన ఇంటి చుట్టుపక్కల మంచిగా ఉండి క్లీన్గా అన్నిటికి మంచిగా మనం సహాయపడితే అందరికీ నే మనం చెప్తే ఒకవేళ ఎవరనా వేస్తే గలీజ్ చెత్త చెత్త వేస్తే ప పక్కన మనం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఇట్లా వేయకూడదు ఎందుకంటే మనం ఇట్లా వేస్తే దానికి పొగలొచ్చి ఇట్లా జంతువులు వచ్చి ఇట్లా మనకు దోమలు ఈగలు అవి ఇవి వచ్చి మన వండుకొని తిండి మీద వచ్చి ఇట్లా అవే గలీజ్గా ఆడబోతాయి బయట మనం చెత్త వేసినాం అనుకోండి అక్కడ ఈగలు కూర్చుంటాయి ఇట్లా వచ్చి మళ్ళీ మనం వండుకునే తిండి మీద ఇట్లా వచ్చి మళ్ళీ కూర్చుంటే అదే తిండి మనం తింటే ఎంత గలీజ్గా ఉంటుంది మన హెల్త్ బాగుండదు మనం రోగమ రోగాలు వస్తాయి అవి ఇవి గలీజ్గా మనకు అవి మళ్ళీ పోయి మనం దవాఖానలో చూపెట్టుకోవాలి అది ఇది మొత్తం చాలా ఖర్చు అవుతుంది ఎందుకు ఇది మొత్తం కా క